భారతీయ సమాజంలో మతం యొక్క పాత్ర అంటే హిందూ మతంలో కొంచెం ఎక్కువ తక్కువలు కులమ కుల విషయాలు ఉండటడం వలన కొన్ని కొన్ని తారతమ్యాలు వస్తున్నాయి ఇతర మతాలలో మీకు నచ్చుతుంది అనేది ఏంటంటే అందులో కుల మతాలకు సంబంధించిన ఎక్కువ తక్కువలు ఉండవు భిన్నత్వంలో ఏకత్వం కొనసాగించడానికి మనం ఏమి చేయాలి అంటే హిందు సమాజంలో కులాలలో తక్కువ ఎక్కువలు లేకుండా అందరికి సమానమైన భావన కలిగి ఉంటే కొంచెం మనం అందరం కలిసి చే చేయవచ్చు